ఆడదాన్ని ఉద్యోగం లేదా చదువుకోవడం లాంటివి ఇలాంటివి మీ జీవితంలోని ఇతర అంశాలతో సర్దుబాటు చేసుకోవడానికి మీ సమయాన్ని మరియు శక్తిని మంచిగా నిర్వహించడం చాలా ముఖ్యం అదేవిధంగా అంటే ఎంత సమయాన్ని కేటాయించగలరు నిర్ణయించుకోవాలి ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి మీరు పాడడానికి సమయం కేటాయించకపోతే మీరు మీ లక్ష్యాలను సాధించలేరు అదేవిధంగా మీరు పాడడానికి సమయం కేటాయించిన తర్వాత మీరు మీ జీవితంలోని ఇతర అంశాలతో దానిని సమర్థవంతంగా సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలి మీరు పాడడానికి సమయం కోసం చదువు లేదా ఉద్యోగం నుండి సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండవచ్చు కానీ ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలి మరియు మీ సమయాన్ని అందులో కేటాయించాలి పాడని మీ జీవితంలోని ఇతర అంశాలతో సమన్వయం చేయడంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి అది ఏ విధంగా అంటే పాడడానికి ఎంత సమయం కేటాయించగలరు నిర్ణయించుకుని ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి పాడడానికి సమయం కోసం చదువు లేదా ఉద్యోగం నుండి సమయం తగ్గించాల్సిన అవసరం ఏమి అవసరం ఉండవచ్చు ముఖ్యమా ముఖ్యంగా నిర్ణయించుకున్నది ఆహా ఏది ఏదన్నది ఆ సమయంలో అందుబాటులో కేటాయించి కేటాయించండి అదేవిధంగా పాడడానికి సమయం కేటాయించడానికి పాడడానికి సహాయపడే వ్యక్తులు మరియు వనరులను కనుగొనండి ఆ విధంగా చేయడం చేయడం వల్ల అది సాధ్యమే అవుతుంది